చెప్పండి ఏమి కావాలండి సురే సురేష్ గారు పంపారా అండి చెప్పండి ఏమి కావాలండి పది లీటర్లు కావాలండి అది మా దగ్గర ప్యాకెట్ పాలు ఉన్నాయండి గేదె పాలు ఉన్నాయి లేదంటే స్వచ్ఛమైన పాలు కూడా ఉన్నాయండి మీకు ప్యాకెట్ పాలు అయితే మామూలుగా లీటర్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ముప్పై ఐదు రూపాయలు అండి మామూలుగా అర లీటర్ ప్యాకెట్ ముప్పై ఐదు రూపాయలు

మామూలుగా గేదె పాలు లీటర్ అయితే అవి మేము నీళ్ళు కలపం అం డి మామూలుగా అయితే నీళ్ళు కలపకుండా అయితే వంద రూపాయలు అండి కొన్ని నీళ్ళు కలిపినవి అయితే బయట ప్రకారం తొంభై తీసుకుంటాం అండి బయట ఎనభై నుంచి తొంభై దాకా తీసుకుంటున్నారు మేం తొంభై రూపాయలు తీసుకుంటాం అంతే

అదే అదే ఎంత మందికి అండి పది లీటర్లు అంటున్నారు కదా ఎంత మందికి అండి మొత్తం వంద మందికా వంద మందికా నూట యాభై మం మూడు వందల మందికి పది లీటర్లు సరిపోవు కదండి పది పది లీటర్లు సరిపోతాయంటారా మీకు పదిహేను లీటర్లు అన్నా మామూలుగా అయితే మూడు వందల మందికి ఒక ఇరవై నుంచి ముప్పై లీటర్లు అన్నా తీసుకు వెళ్తారు కదా ఓకే అది సరే అండి అయితే ఈ ఈ మామూలుగా అయితే వంద రూపాయలు అండి మీకు సురేష్ గారు ఉంటాయండి పెరుగు బకెట్లు పది లీటర్లది ఉంటుంది అండి అది ఐదు వందలు అండి ప్రెసెంట్ తగ్గిస్తాను అండి అన్నీ లాస్ట్లో రాస్తాను మీకు మామూలుగా అయితే ఇంకా పన్నీర్ ఏమన్న కావాలండి పన్నీర్ కానీ స్వీట్లు కానీ ఇంకేవన్నా కావాలంటారా పెరుగు మూడు బకెట్లు ఇంకా పది లీటర్ల పాలు సురేష్ గారు చెప్పారు కదండి సరే అండి నేను మీరు ఎప్పుడికి కా రేపు పొద్దున్న తెచ్చి ఇవ్వమంటారా సరే అండి పొద్దున్న మీరు వస్తారా అం లేదంటే నన్ను తెచ్చి ఇవ్వమంటారా ఇంటికి లీటర్ వంద రూపాయలు అండి సురేష్ గారు కాబట్టి తొంభైకి ఇస్తానులేండి మీకు లీటర్ తొంభైకి ఇస్తాను మీకు పది లీటర్లకి తొంభైకి ఇస్తాను అలాగే పెరుగు కూడా తగ్గిస్తానులేండి కొంచెం అడ్వాన్స్ ఏమన్న ఇస్తారా అండి రెండు వేలు ఏమన్న అడ్వాన్స్ ఇస్తారా సరే అండి బ్యాలెన్స్ మీరు తర్వాత చూద్దాం అండి సరే అండి మీరు నేను తెచ్చి ఇస్తానులేండి ఎల్లుండి సోమవారం పొద్దున్న ఓకే అండి సరే అండి తెస్తాలేండి

ఓకే అండి